రెండు మూడు రోజులైంది రెండుసార్లు మూడుసార్లు వండితే మాకు చికెన్ బిర్యానీ కుదరలేదు మాకు మంచిగా లేదు మంచిగా లేకుండగా మేం మాకిది నాకు నచ్చలేదు ఆర్డర్ పెట్టుకున్నాం ఆర్డర్ పెట్టుకుంటే అది వచ్చింది వచ్చాక మా చుట్టాలు ఏమన్నారంటే ఇవాళ ఏదో పూజ ఉన్నది రమ్మని ఫోన్లు చేశారు ఫోన్లు చేసి రమ్మనే మాకు వద్దు మీరు క్యాన్సిల్ చేసుకోని మీకు ఇది చేశాము మేము అటు పోయేది ఉన్నది మేము వచ్చాక మళ్ళీ కావాలని మేం డబ్బులు కూడా కట్టినాము కానీ చుట్టాలు మాకు ఫోన్ చేశారు పూజ ఉన్నదని పూజకాడికి పోతున్నాము ఇంక అని మేము అటు పోయినాము మరి ఇంకా మాకు ఈ సారి ఇట్లా చెయ్యాలి చికెన్ బిర్యాని తెచ్చుకుంటామని ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే చుట్టాలు ఫోన్ చేశారు రమ్మని అర్జెంటు అని అది వచ్చింది మళ్ళీ దాన్ని మేము రిటర్న్ పంపాము ఇంకా మరి మీరు ఎట్లైనా చెయ్యండి మాకు ఇది వద్దు మళ్ళి అంతలా అయితే మేం డబ్బులిచ్చాము మేము అంతలావయితే మేము అవి పోయి వచ్చాక మళ్ళీ తెచ్చుకుంటాం